నేను చాలామందికి సంవత్సరాలుగా వారి సొంత తోటలను నాటడానికి సహాయం చేశాను మరియు వారితో నా జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని పంచుకోవడంలో నేను ఎల్లప్పుడూ ఆనందిస్తాను ప్రారంభికులకు నేను ఇచ్చే కొన్ని సాధారణ సలహాలు ఇక్కడ ఉన్నాయి మీరు తినడానికి ఇష్టపడే వాటిని నాటండి ఇది మిమ్మల్ని తోట పనిలో ఎక్కువగా అంటిపెట్టుకునేలా చేస్తుంది మరియు మీరు మీ శ్రమకు సంబంధించిన పండ్లను లేదా కూరగాయలు ఆస్వాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది తోట పనిపై చదివాను తోట పని గురించి ప్రాథమిక సూత్రాల నుండి మరింత అధునాతన పద్ధతుల వరకు మీకు బోధించే అనేక పుస్తకాలు ఉన్నాయి